ఆగస్టు పదిహేను స్వాతంత్య్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అక్టోబర్ రెండు గాంధీ జయంతి జనవరి ముఫై గాంధీ వర్ధంతి